నమస్కారం సార్ గోదావరి సూపర్ మార్ట్ తూర్పు గోదావరి జిల్లా నేను మీకు ఏ విధంగా సహాయపడగలను తప్పకుండా అన్ని ఉంటాయి మా దగ్గర ఎప్పుడైనా స్టాక్ తక్కువ అయితే తప్ప మా దగ్గర అన్ని సరుకులు సరిపడా పెట్టుకుంటాం అండి సార్ చెప్పండి సార్ కూరగాయలు లేదండి కూరగాయలుండవు ఓన్లీ కిరాణ సామన్లు మాత్రమే మా దగ్గర అందుబాటులో పాలు పెరుగు డ్రింక్స్ కూడా అందుబాటులో ఉంటాయి సరేనండి ఇంకేమైన కావాలా అండి ఉందండి ఆశీర్వాద్ ఉంది లలిత ఉంది మీరు ఆశీర్వాద్ అడుగుతున్నారు కాబట్టి ఆశీర్వాద్ ఇస్తాం రేపు ప్రతిరోజు ఎప్పుడు తెచ్చుకునేది ఇక్కడ ఉంది కదండి మనకి ప్రాపర్ లో రైతు బజార్ అని అక్కడ మీకు స్వచ్ఛమైన కురగాయాలన్నీ కూడా తక్కువ రేట్ లకి తగ్గుత హ ఈ ఫోన్ నంబరు మా దాంట్లో కొడుతుంటే బషీర్ అని వస్తుంది మీరే కదండి తప్పకుండా అండి ఇవన్నీ మీకు ఒక గంట గంటన్నారా లోగా మీకు డెలివరీ అవుతుందండి పర్వాలేదండి ధన్యవాదాలు